నేను వంటకాన్ని ఎవరికి వారికి నచ్చిన విధంగా రుచిని బట్టి తినేవారు రుచిని బట్టి మార్పులు చేస్తాను ఏమిటంటే మా వారికి కారం ఎక్కువ ఉప్పు తక్కువ ఉండాలి మా అబ్బాయి కారం తినడు కారం తక్కువ కొద్దిగా ఉప్పు ఎక్కువ పడేటట్టు చేయాల్సి వస్తుంది మా అత్తగారు మామగారు ఉప్పు తినరు అసలు ఎవరి యొక్క రుచిని బట్టి తినే రుచిని బట్టి వారికి నేను చేసి పెడతాను వంటలు ఎందుకంటే తినే వారి రుచిని బట్టే చేయాలి లేకపోతే ఎంత చేసినా వేస్ట్ అయిపోతుంది వారికి ఇష్టం వచ్చినట్టే నేను మార్పులు చేర్పులు చేసి వారికి ఇష్టమైన పద్ధతిలో వారికి వండి పెడతాను మా ఇంటి వారందరు సంతోషంగా నా వంట యొక్క రుచితనాన్ని మెచ్చుకుంటారు నన్ను ఈ విధంగా వారి వంటల్లో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటాను